నేను ఈనెల బుక్ చేసిన గ్యాసు డెలివరీ డేటు అయ్యింది మాకు గ్యాసు రాలేదు ఏంటని చెప్పి మేము గ్యాస్ ఏజన్సీ వాళ్ళకి కాల్ చేసి అడిగాము బుక్ చేసిన డేటు చెప్పి ఎందుకు లేట్ అయ్యిందని అడగగా మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పామండి దానికి వాళ్ళు ఏంటంటే చాలా డెలవరీస్ ఉండడం వలన మీకు కొంచం లేట్ అయ్యిందండీ సారీ అని చెప్పారు తరువాత కాల్ చేసిన తరువాత ఒక టూ అవర్స్లో మాకు గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఆలస్యమైనా కాల్ చేసిన తరువాత వెంటనే తీసుకొచ్చినందుకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సమర్ధవంతంగా నిర్వహించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది